బిర్యానీ డెలివరీ తరవాత నగదు చెల్లించే వీలు మీ హోటల్ మీ రెస్టారెంట్లో ఉన్నదా నా ఆర్డరు చికెన్ టిక్కా ఏంటి చికెన్ కబాబు దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ లెగ్ పీసు ఆర్డర్ చేస్తున్నాను కానీ నాకు నగదు చెల్లించే అవకాశం నా నా ఫోనుకి లే లేని కారణంగా ఆర్డర్ తీసుకున్న తరువాత మీకు నగదు చెల్లించే వీలు ఉన్నదా అవకాశం ఉన్నది అంటే కనుక నా ఆర్డర్ని మీరు స్వీకరించగలరు